మా గ్రామంలో పాల వ్యాపారం అనేది ముఖ్యమైన వ్యాపారం మరియు ఆవులు గేదెలు ఉన్నట్లయితే పాల వ్యాపారం చాలా బాగుంటుంది వాటి వల్ల ఎన్నో లాభాలు వస్తాయి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు రెండవదిగా బల్క్ మిల్క్ కూలర్ అనే వ్యాపారం చాలా బాగుంటుంది మొక్కలు పెంచడం పశువులు పెంచడం ఎక్కువ మతాదులో పాలు సేకరణ చేయటం అవి పాడవకుండా యంత్రాల ద్వారా దాచటం చేయవచ్చు అలాగే వాటిని నగరాలలో వీటిని విక్రయించవచ్చు వీటికోసం ప్రభుత్వం కూడా సహాయం అందిస్తుంది మూడవదిగా విత్తనాలు ఎరువులు దుకాణాలు ఇవి గ్రామాల్లో ఎక్కువగా ఉపయోగపడే వ్యాపారం రైతులకు విత్తనాలు ఎరువులు పట్ల అవగాహన కల్పిస్తూ అధునాదిత పద్ధతుల ద్వారా వస్తువులను తీసుకోవటం వలన ఈ వ్యాపారంని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు నాలుగవదిగా మెడికల్ స్టోర్స్ ఈ వ్యాపారం గ్రామాల్లో అతి ముఖ్యమైనది ఈ వ్యాపారంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి అలాగే ఎక్కువగా అవసరమైన మందులను విక్రయించడం ద్వారా ఈ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది సాయిల్ టెస్ట్ ల్యాబులు కూడా ఉంటాయి మా గ్రామాలలో పొలంలోని నేలను పరీక్షించి దాని ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు